మా గ్రామంలో నిర్వహించబడే ఈ వ్యాపారాలు హోటల్ బిజినెస్ అయితే చాల అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే మా గ్రామంలో హోటల్ పెట్టుకోని టిఫిన్ అనేది పరిశుభ్రంగా ఉంచి టిఫి అయితే చాలా నీట్గా చేసుకుంటే ఎంతోమంది ప్రజలు అయితే వస్తారు అంతే కాకుండా వాళ్ళ దగ్గర ఒక నమ్మకం అనేది ఏర్పాటు చేసుకుంటే మనం ఎక్కడ హోటల్ను అయితే కంటిన్యూ చేసుకుంటూ అక్కడే జీవనం గడపవచ్చు